హలో చెప్పండి మేడం ఫ్లవర్స్ ప్లాంట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఉన్నాయి మేడం మామూలుగా ప్లాంట్ కొంచెం పెద్దగా అయ్యేంతవరకు కేర్ తీసుకోవాలా మేడం ఉన్నాయి ఉన్నాయి మేడం లైఫ్ కూడా చాలా వస్తుంది మేడం యూజ్ చేయండి ఒకసారి అంటే వాటర్ ఎక్కువ పోయడం మమ్మలుకన్నా అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువు ఉంటాయి కదా ట ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ అన్నా వాటర్ వేయడం రోజు బాగుంటాయి మేడం ఓకే అండి ఉన్నాయి మేడం అవైలబుల్గా ఉన్నాయి మేడం ఓకే మేడం ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ